ఉద్యోగమా ఉద్యోగం చేస్తలే కానీ నా ప్లాన్ ఎట్లా ఉందంటే నా ఆలోచన లైక్ ఇప్పుడు ఎట్లా అంటే షిఫ్ట్ సెమ్ అయిపోయింది ఖాళీగానే ఉన్నా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ వెళ్ళి మంచిగా ప్రైవేట్ కంపెనీలో ఒక టూ ఇయర్స్ జాబ్ చేసి దానితోపాటు గవర్నమెంట్కి బీ ప్రిపేర్ అవుతూ లైక్ బ్యాంకింగ్ కానీ ఎన్డీఏ కానీ నేవీలో కానీ వెళదామని ప్లానింగ్లో ఉన్న ఎప్పుడైనా రిలీజ్ చేస్తారో జాబ్స్ లేకపోతే అప్పటివరకు ప్రైవేట్ కంపెనీలో ప్లానింగ్ ఉంది ప్రైవేట్ కంపెనీలో మంచిగా ఒక మంచి రోల్ చేస్తూ అంటే ఆల్రెడీ నాకు ఒక తెలిసిన ఐటీ మేనేజర్ అన్న ఉన్నాడు ఆయన ద్వారా నేను నన్ను రిఫర్ చేస్తా అన్నాడు సో నేను అట్లా పైతాన్ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకొని వెళదామని నా ప్లానింగ్లో ఉందిరా అంటే అన్న చూసి జాబ్ జాబ్ జాబ్లో పెట్టిస్తాను అన్నందుకు నేను అట్లా ప్రిపేర్ అయి అట్లా అది పైతాన్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళదామని ఉన్న లేకపోతే ఇక గవర్నమెంట్కే ప్రిపేర్ అవుతుండే సో అట్లా ఒక టూ ఇయర్స్ ఒక కంపెనీ నార్మల్గా ఏదైనా కంపెనీలో చేసి కంపెనీలో చేసి కంపెనీలో చేసి తరువాత మాస్టర్స్ చేసి అంటే కెరియర్ బూస్ట్ చేయడానికి మంచి మంచి పొజిషన్లో ఉండాలి అంటే మంచి హైయర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కాబట్టి మాస్టర్స్ అన్న మాస్టర్స్ చేస్తాను మంచి ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో ఈ కాలంలో చాలా కాంపిటీషన్ ఉంది యువకులకు ఉద్యోగాలు దొరకాలి అంటే కష్టం ఏదో ఒకటి దొరకాలి దాంట్లో జాయిన్ అయిపోవాలి తరువాత చూసుకోవాలి మన డ్రీమ్స్ అవన్నీ కూడా ఫస్ట్ అయితే మనకు ఉద్యోగం దొరకడం మన మన గోల్ సో ఉద్యోగాన్ని దొరికించుకోవాలి ఈ కాలంలో చాలా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు దొరకడమే చాలా అరుదు సో మనకి చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమని ఉండకుండా ఏదో ఒకటి చూసుకొని దాంట్లో నుంచి మన కెరియర్ని స్టార్ట్ చేసి మనం పైకి మెల్లిమెల్లిగా ఎదగాలి అంత ఎందుకు చూస్తూనే ఉన్నావు కదా ఇయర్ ఇయర్ ఎంతోమంది బయటికి విద్యార్థులు వస్తూ ఉన్నారు కానీ జాబ్స్ లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంజనీరింగ్సే కానీ డిగ్రీయే కానీ బ్యాచిలర్సే కానీ అట్లా అకౌంట్స్ ఫైనాన్స్ ఎవడు చూసినా సరే చాలా ఏమంటారు స్టూడెంట్స్ అయితే వస్తున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం దొరకట్లేవు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఏది దొరికిన ఏది దొరికినా మనం వదలకుండా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అట్లా నాది చిన్న ప్లాన్ ఉండే ఒక్క టూ ఇయర్స్ ఉద్యోగం చేసి రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అట్లా మంచిగా ఒక పొజిషన్ నుంచి ఇంకొక ఏదైనా ఎమ్మెస్సీ చేసి ఫారిన్లో అక్కడే సెటిల్ అయిపోదాము ఫ్యామిలీతోని అని ఉన్నా సో అట్లా నా ఆలోచనలు ఉన్నాయి మరి నువ్వు ఏం అంటావురా అంటే ఇక ఏమి ఉంది ఏదో ఒకటి ఏదో ఒకటి లైఫ్ సెటిల్ కావాలి పోలీసో ఏదో ఒకటి సెట్ అయిపోవాలిరా జాబ్ దొరకడం కష్టం మనకి ఈ కాలంలో ఎందుకంటే కాంపిటీషన్ చూస్తున్నావు కదా ఎంతో ఒక్కొక్క స్టేట్ నుంచి ఎంతెంతో మంది విద్యార్థులు బయటికి వస్తున్నారు విద్యార్థులు బయటకు వస్తే మనకు చాలా కష్టమవుతుంది కదా ఏదో ఒకటి చేసుకోవాలి తొందరగా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కుటుంబాన్ని పోషించాలి మళ్ళీ ఇంట్లో సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని అయినా జాబ్కి వెళ్ళిపోవాలి తొందరగా అట్లా అని నేను మా డాడీ కూడా ఒకటే అన్నాడు మా డాడి ఏమో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్గా అంటున్నాడు కానీ గవర్నమెంట్కి ప్రిపేర్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎప్పుడు డేట్స్ రిలీజ్ చేస్తారో అంత అప్డేట్స్ ఎప్పుడు చేస్తారో తెలియదు అప్పటివరకైనా ప్రైవేట్ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం బెస్ట్ కదా అని నేను అట్లా ప్లాన్ వేసుకున్న నేటి ఈ జనరేషన్లో అనేది చాలా ఉద్యోగం అనేది చాలా అవసరం మన మీద మనం ఆధారపడాలి అంటే ఏదో ఒక చిన్న ఉద్యోగమే చేసుకోవాలి చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైన ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే సో మనం మన మీద ఆధారపడి ఇతరులకి మన కుటుంబాన్ని పోషించగలము ఇట్లా కెరియర్ని కానీ అట్లా మనం బిల్డ్ చేసుకోవాలి లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే ఇంకా ఏమంటారు లేకపోతే కెరియర్ లైక్ ఇప్పుడు మాస్టర్స్ హైయ్యర్ ఉన్నత చదువులు చదవాలనుకున్న లేకపోయినా అందుబాటులో లేకపోతే నేను అది నేషనల్ యూనివర్సిటీ లైక్ ఢిల్లీ యూనివర్సిటీయే కానీ పాండిచ్చేరి యూనివర్సిటీ అట్లాంటివి వేరే స్టేట్స్కి అయినా వెళ్ళి మంచిగా ఒక మంచి సర్టిఫికేట్ పొందాలని ఉందిరా నా ఆశ కెరియర్లో సో అట్లా మంచిగా ఒక పర్టికులర్ సబ్జెక్టు లైక్ ఇప్పుడు అకౌంటెంట్స్ అయితే అకౌంట్స్ సర్టిఫికెట్ అట్లా డీప్లో వెళ్ళి నేర్చుకోవాలన్నదే నా ప్లాను అట్లా నా కెరియర్ కెరియర్ని బిల్డ్ చేసుకొని ఒక పర్టిక్యులర్ ఎయింతో ఉన్న అట్లా అందులోకి వెళ్ళాలని సో అట్లా నా ప్లానింగ్ ఉండే కెరియర్ మీద అయితే అట్లా ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో నేర్చుకోవాలి మనం పైకి ఎదగాలి పైకి ఎదగాలి పని చేయాలి ఇంకా ట్రావెల్ చేయాలి తిరగాలి అటు ఇటు జీవితానికి అందాలి అంటే ఉద్యోగం అనేది అవసరం ఈ కాలంలో అయితే ఉద్యోగం లేకుండా కుటుంబాన్ని కానీ నువ్వు ఉట్టిగా ఉన్న ఎగతాళి చేస్తారు ఏం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నవా చేస్తలేవా ఎంత అయింది ఇప్పుడు ఏం చేస్తున్నావు ఖాళీగా ఉన్నావు ఏదో ఒకటి అంటూ ఉంటారు మన బంధువులే కానీ ఖాళీగా ఉన్నామన్న అది కూడా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది అట్లా ఏదో ఒకటి చేసుకుంటూ మనం ఎందులో ఒక అందులో ఉండి మన మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి ఇంకా మన చదువుకైనా సరే దాన్ని దాచిపెట్టుకోవాలి మనీని సేవ్ చేస్తూ ఉండాలి మనీ ఎప్పుడైనా సరే డబ్బులని దానివల్ల మనకి అనేది మన ఆఫీస్ మన మైండ్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఉద్యోగంకి వెళ్ళడం వల్ల లేకపోతే ఎప్పుడు ఇట్లా ఫ్రెండ్స్తోనే తిరగటం వల్ల మనం ఇంకా అట్లనే ఉంటాము చదువుల లైఫ్ జీవితంలోనే ఉంటాము కానీ ఎప్పుడైతే మనం ఉద్యోగం లెవెల్లోకి వెళ్ళామనుకో జాబ్ లెవెల్లో మనకి అనేది మన మన మైండ్ అనేది ఎంతో డెవలప్ అవుతుంది సో దాన్నిబట్టి మనం నడుచుకోవచ్చు ఉండవచ్చు ఇట్లా లైక్ ఎట్లా అంటే ఉద్యోగం చేయడం వల్ల మన సర్కిల్ అనేది చేంజ్ అవుతుంది కెరీర్ అనేది కాంపిటీషన్ ఉంటుంది ఉద్యోగాలల్లో కూడా ఒకరిని మించి ఒకరు చేస్తూ ఉంటారు ఉద్యోగం అనేది సో ఉద్యోగం అనేది చాలా యూజ్ఫుల్ ఇంకా ఉద్యోగం ఉంటేనే మనం పిల్లని ఇస్తారు పెళ్ళి చేసుకోవచ్చు కుటుంబాన్ని పోషించుకోవచ్చు సో అట్లా నేను ఉద్యోగం చేసాక తొందరగా ఒక ఉద్యోగం అయిపోయినాక నా డబ్బులతోని మా చెల్లె చదువుని కానీ మా అన్న మా అన్నకి హెల్ప్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి నా ఉద్యోగం అనేది ఆధారపడుతుందని నేను అనుకుంటున్నాను మా మమ్మీకి హెల్త్లో కానీ డాడీకి కానీ బిజినెస్లో సపోర్ట్ చేయడానికి నా మనీ నేను చేసే ఉద్యోగం ద్వారా వాళ్ళకి సహాయపడతానని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమంటరంటే ఉద్యోగం కానీ ఉద్యోగం పేదవాళ్ళకి ఎంతో మంది ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాల కోసం పట్నానికి వచ్చి చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారు అలాంటిది మనం ఉద్యోగం లేకుండా ఉంటే ఎట్లా చెప్పు ఎంతో మంది ఉద్యోగాలు లేక తిరిగి వెళ్ళిపోతున్నారు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే మనకి మనకి డబ్బులు కావాలి మనం ఒకరి మీద ఆధారపడొద్దు అంటే మనం ఉద్యోగం చేస్తేనే అది అవుతుంది ఏదో ఒక ఉద్యోగం అది చిన్నదని సిగ్గుపడక్కర్లేదు పెద్దదని గ గర్వంగా ఉండాల్సిన అవసరం లేదు ఉద్యోగం అంటే మనల్ని ఎంతో నేర్పిస్తది మన జీవితంలో ఉద్యోగం ద్వారా చాలా ఉంటాయి డబ్బులు అనేవి వృథా పరచవద్దు ఇతరులతో కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అన్న కానీ డబ్బులు చాలా యూజ్ కావాలి కాబట్టి మనకి ఉద్యోగం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన జీవితంలో ఇతరులకు సహాయ పడవచ్చు ఆదర్శంగా ఉండవచ్చు మన వెనుకొచ్చే వారికి ఇంకా చాలా విధాలుగా సహాయ పడుతుంది ఉద్యోగం లేకపోతే మనం ఏం లేనట్టే మన జీవితంలో ఇంత చదువు చదివి ఇంత చేసి మళ్ళీ ఉద్యోగం పొందకపోతే మనం అనుకున్న ఉద్యోగాన్ని పొందకపోతే అది చాలా ఇబ్బంది అవమానం కుటుంబానికి తల్లిదండ్రులకు సో ఏదైనా సరే పర్లేదు కానీ పిల్లలు అందరు ఏదో ఒక చిన్న ఉద్యోగం అయినా చేయండి మీ కాళ్ళ మీద మీరు బ్రతికేటట్లు మనం బ్రతికేటట్లు ఉద్యోగం చేయాలి చిన్నదైన పర్లేదు పెద్దదైన పర్లేదు ఏదో ఒకటి కానీ ఉద్యోగం అంటే ఉద్యోగమే అది అంతా చాలామంది ఎంతోమంది ఉద్యోగాలు లేక వేరే దేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అదంతా ఎందుకు అవుతుంది మన ప్రభుత్వం ఏదో ఒకటి సహకరించి అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ప్రతీ రంగంలోను ఉద్యోగాలు ఇప్పించడం వల్ల మనం ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు తరలి రావాల్సిన అవసరం ఏమి ఉంటుంది ప్రతీ జిల్లాలోను ప్రతీ ప్రాంతంలోనూ ఉద్యోగ అవకాశాలు కలిగిస్తే ప్రభుత్వం ప్రభుత్వం రంగంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అలా మనం ప్రతీ ఒక్కరికి సహాయ పడతాము ప్రజలు ఎంతో కుటుంబాలతోని సుఖసంతోషాలతోని ఉంటారు సో అట్లా ఒకరి ఒకరి కోరి ఉద్యోగాల ద్వారా మన కోరికలు తీర్చుకోవచ్చు మనం కన్న ఆశలు అన్నింటినీ తీర్చుకోవచ్చు తృప్తి పడవచ్చు అట్లా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం నుంచి మెల్లమెల్లగా ఒక ఫైవ్ త్రీ మూడు నాలుగు సంవత్సరాలకి మనం ఒక ఒక పొజిషన్లో ఉంటాము ఉద్యోగం చేసుకుంటూ అట్లా ఉండాలి కంపెనీ కంపెనీ అయినా సరే ప్రభుత్వం అయినా సరే అది దాని పేరు నిలబెట్టేటట్లు మనం ఉద్యోగం చేస్తూ మంచి పేరు తేవాలి కంపెనీకి కూడా ఆర్గనైజేషన్ ఆ సంస్థకు కూడా మనం ఒక మంచి పేరు తీసుకొని రావాలి ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా మన స్వార్థం మనం చూసుకోకుండా కంపెనీకి కూడా కొంచెం ఉద్యోగం సంస్థకు కూడా మనం సహాయం చేసి మనం సహాయపడుతూ ఉండాలి యదార్థంగా నిజాయితీగా పనిచేస్తే మనకి మంచి పేరు వస్తుంది కూడా ఉద్యోగంలో